హాయ్ జాయ్ బాగున్నావా బాగున్నాను నేను బాగున్నాను ఏంటి ఈ మధ్య అసలు కనిపించడం లేదు

మేము పెద్ద తిరుపతి వెళ్తాము అన్నవరం వెళ్తాము వాడపల్లి వెళ్తాము ఇంకా చాలా ఉన్నాయి అసలు పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అని చాలా ప్రదేశాలున్నాయి అసలు అవునా అవునవును అది అసలు చాలా మంది ఎక్కువగా వస్తూ ఉంటారు అక్కడ కాలినడకన కూడా వస్తారని చెప్పి చాలా మంది మొక్కుకుంటారు

నిజంగానే ఎక్కుతారు ఎందుకంటే వాళ్ళు ఆ ఆధ్యాత్మికంగా దాంట్లో ఇంకా దేవుణ్ని భక్తిలో ఆరాధిస్తూ ఉండిపోయి ఇంక అలా చేస్తారనమాట బ్రో వాడపల్లి ఉంది కదా మనకి విజయవాడ కనక దుర్గమ్మ గుడి ఉంది కదా ఇప్పుడు దసరా టైమ్ కాబట్టి ఇంకా విజయవాడ కనకదుర్గమ్మ గుడి చాలా బిజీ బిజీగా ఉంటుందనమాట అవును అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళవలసిన ప్రదేశం అది మా వాళ్ళు చాలా మంది మేము చాలా చోట్లకు వెళ్ళాము ఎక్కువుగా ప్రతి వారం అయితే శనివారం శనివారం వాడపల్లి వెళ్తాము మేము తప్పకుండా వాడపల్లి వెళ్ళి అక్కడ ఉన్న దేవుడిని మేము చాలా ఆరాధిస్తాము అనమాట వారం వారం వారాలు కూడా చేస్తాం మేము ప్రతీ శనివారం అక్కడికి వెళ్తాము అనమాట అక్కడికెళ్ళి దేవుణ్ని చక్కగా ఆరాధించి వస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

వెళ్తాము విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తాము తప్పకుండా అసలు తలనీలాలు ఇద్దాము అనుకుంటున్నాము

తప్పకుండా చెప్తాము జాయ్ సరే మరి వెళ్ళొస్తాను బాయ్